నేను మొదటిసారి ఫ్లిప్కార్ట్లో కొన్ని బట్టలు వస్త్రాలు నచ్చి నేను కొన్ని డ్రెస్ బట్టలు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నాను కానీ మా స్నేహితులని చుట్టాలని ఎవరినడిగినా కూడా ఆన్లైన్లో బట్టలు అంటే అవి పెద్దగా చిన్నగా కలర్ అది ఇది కొంచెం సరిగ్గా రావు అని అన్నారు కానీ నాకేమో ఫ్లిప్కార్ట్లో కొన్ని బట్టలు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చాయి నేను అప్పటికే వాటి యొక్క అన్నీ చూశాను వెబ్ సైజులు అది పెద్దదిగా ఉంటుందా చిన్నదిగా ఉంటుందా నాకు సరిపోతుందా సరిపోదా నాకు బాగుంటుందా బాగుండదా అని అన్నీ చూసుకున్నాను కానీ మా స్నేహితులు మా చుట్టాలు చెప్పడం వల్ల నాకు చాలా భయం వేసేది ఇంకా చుట్టాలు స్నేహితులు మాత్రమే కాకుండా ఇంటి చుట్టుపక్కన వాళ్ళు కూడా కొన్ని ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళవి సరిగ్గా రాలేదని ఇంకా క్వాలిటీ తక్కువ వచ్చిందని వాటి యొక్క సై పెద్దదిగా పెద్దదిగా చిన్నదిగా వచ్చాయని వాళ్ళకి

ఫ్లిప్కార్ట్లో ఎప్పుడూ ఆర్డర్ చేసుకోలేదు సో నేను ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను చాలా భయపడేదాన్ని భయపడ్డాను కూడా అలానే చాలా రోజులు చూసి చూసి చేసుకోలేదు అందరు చెప్పే మాటలకి భయపడి కానీ ఒక రోజు నేను ఇంక చాలా ధైర్యం చేసి అన్నీ నాకు సరిపోతుందా లేదా కలర్ మంచిగా ఉంటుందా లేదా అన్నీ చూసుకుని ఆ డ్రెస్సు యొక్క ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు అందులో ఫొటోస్ పెడతారు కదా అది కూడా చూశాక నాకు ఇంక నమ్మకం వచ్చింది నాకు నేను చాలా ధైర్యం చేసుకుని ఎవరికీ చెప్పకుండా ఆ వస్త్రాలు అనేవి నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకున్నాను చాలా ధైర్యం చేసి కానీ అవి ఎలా వస్తాయి అని చాలా భయపడేదాన్ని వచ్చేవరకు కూడా కాని వచ్చాక మాత్రం నేను చాలా అంటే చాలా సంతోషించాను ఎందుకు అంటే నేను అనుకున్న దానికంటే కూడా ఆ వస్త్రాలు చాలా అంటే చాలా బాగా మంచిగా వచ్చాయి బట్ట అయినా కానీ లేకపోతే నాకు ఫిట్టింగ్ అంటే లైక్ సైజ్ పెద్దదిగా చిన్నదిగా ఇంకా అంతా కూడా దాని ఒక క్వాలిటీ అంతా మంచిగా ఉంది సో నేను చాలా అంటే చాలా సంతోషించాను నేను అప్పుడు చాలా భయపడి చాలా రోజులు పెట్టకుండా ఉన్నాను కానీ నేను అది ఒకసారి పెట్టాక నాకు చాలా మంచిగా రావడం వల్ల నేను తర్వాత తర్వాత కూడా అందులో ఫ్లిప్కార్ట్లో బట్టలు కొనుక్కోవడం నాకు నచ్చినవి ఎప్పటిదప్పుడు కొనుక్కోవడం నేను చేస్తూ వచ్చాను ఇప్పటివరకు నేను కొన్న ప్రతీ ఒక్కటి చాలా మంచిగానే వచ్చింది ఏది కూడా నన్ను మోసం చేయలేదు నాకు నచ్చనట్టుగా రాలేదు అన్నీ నాకు నచ్చినట్టుగానే నేను పెట్టుకున్న కరెక్ట్గానే వచ్చాయి సో నేను కొనేవాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అందులో మనము ఫోటోలు చూసి కాకుండా అక్కడ ఉన్నది చదివి మనకి సరిపోతుందా లేదా మనకి మంచిగా ఉంటుందా లేదా అని అన్నీ చూసుకుని కొనుక్కోవాలి అని సలహా ఇస్తాను ఇంకా ఏ వస్తువు అయినా కూడా మనం బయట నేను కొనుక్కున్నా ఆన్లైన్లో కొనుక్కున్నా బట్టలు ఎలా అంటే మనం షాప్లోకి వెళ్ళి దుకాణంలోకి వెళ్ళి కొనుక్కుంటే ఎలా చూసుకుని కొనుక్కుంటామో అలాగే నేను కూడా ఆ ఫ్లిప్కార్ట్లో అన్నీ చూసుకుని కొనుక్కున్నాను రావడానికి మాత్రం నాకు చాలా అంటే చాలా మంచిగా వచ్చింది నేను చాలా సంతోషించాను ఇంకా ఎప్పుడు కానీ ఫ్లిప్కార్ట్లో కొనడానికి భయపడకండి కాకపోతే మనం ఏం కొంటున్నాము అని చూసుకుని కొనుక్కోండి నేను కూడా మా ఫా స్నేహితులకి చుట్టాలకి చుట్టుపక్కల వాళ్ళకి ఇదే సలహా ఇచ్చాను వాళ్ళు కూడా నేను చెప్పిన తర్వాత నుండి అన్నీ చూసుకుని కొనుక్కున్నారు వాళ్ళక్కూడా అన్నీ దాని తర్వాత వచ్చిన ప్రతీ ఒక్కటి బట్టలు కానీ ఇంకేదైనా కూడా స మంచిగా వచ్చాయట మనం చూసుకునేటప్పుడే అన్నీచూసుకుని కొనుక్కుంటే ఏదైనా మంచిగా వస్తుంది అని నా ఒప్